హలో నేను నా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటున్నాము అండి ఒక ఫైవ్ డేస్ కొరకు వెళ్ళాలని అనుకుంటున్నాము రెంట్కి మన కార్ బుక్ చేసుకోవడానికి మీకు కాల్ చేసాను అండి ఓకే కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తారు అండి మీరు నేను మైసూర్ ఊటీ ఇంకా బెంగళూరు వెళ్ళాలని అనుకుంటున్నాము నా ఫ్రెండ్స్తోటి నా ఫ్యామిలీతో కలిసి అండి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఓకే అండి థ్యాంక్ యూ